మీకు మా పిల్లలు ఇద్దర్ని మీ కాలేజ్ మీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం టీచింగ్ ఎలా ఉంటుందండి ప్లే గ్రౌండ్ ఎలా ఉంది ఫీజు ఎల్కెజికి ఎంతండి అలాగే ఐదో తరగతికి ఎంతండీ మీకు మీ స్కూల్కి బస్ సౌకర్యంముందా అండి నీటి సదుపాయం ఎలా ఉంటుందండి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందాండి డిస్కౌంట్ ఏమైనా ఉందాండి మహ పదో తరగతి వరకు మీ పాఠశాల లోనే కొనసాగిద్దామనుకుంటున్నాం బాల వికాస సౌకర్యాలు ఏమైనా ఉంటాయండి స్కూల్ తరగతుల్లో పిల్లలు ఎంతమంది ఉంటారండి తరగతి గదిలో టీచర్లు సరైన సమయానికోస్తారా అవునాండి ఇంకా మీ స్కూల్ యొక్క ప్రామణ్యత ఏంటండి మీ స్కూల్ యొక్క మరుగుదొడ్లు ఉంటాయండి అవునా అండి ఇంకా పరివర్తన ఎలా ఉంటుందండి మీ స్కూల్లో అదేనండి వచ్చి మేం కలుస్తాం